హలో షాఫియా షాఫియా గారు నేను ఈరోజు స్పెషల్గా వచ్చిన నెక్లెస్ల కలెక్షన్లు చూడాలి కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడే మోడల్ ఏది ఆహా అది బాగుంది కొత్తగా వచ్చినా రెండు మోడల్ని కస్టమర్లకి ప్రత్యేకంగా చూపించు వీటికి ప్రత్యేక ఆఫర్ ఏమైనా పెట్టాలి అది బాగుంది కానీ ఈ వారాంతరం స్పెషల్గా కొనుగోలు చేసేవారికి మరో ఐదు శాతం అదనపు డిస్కౌంట్ ఇద్దాం అవును అది మంచి ఆలోచనే మన షాపుకి కొత్త కస్టమర్లు రావడానికి ఇది మంచి అవకాశం బాగానే ఉంది కస్టమర్లకి మంచి సర్వీస్ ఇవ్వడం మర్చిపోకు అలాగే కుందన్ వర్క్ పోలి వర్క్ మరియు లేయర్ నెక్లెస్లు ట్రెండ్ అవుతున్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వారాంతరం స్పెషల్ ఆఫరే ఇలా అన్ని ఆఫర్స్ పెట్టుకుంటూ వెళ్ళండి అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం అనేది అందరికీ చెప్పు ఓకే షాఫియా ఎవరు ఎప్పుడు కస్టమర్స్ ఎవరినీ డిసప్పాయింట్ చేయకుండా బాగా చూసుకోవాలి వేరే షాప్కి వెళ్ళకుండా బాగా మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో చూపించండి ఓకే షాఫియా సరే బై